అవును మేడం చెప్పండి ఎంత్ ఎక్కడిక ఎక్కడికి వెళ్తారండి ఎంతమందండి ఒక్క నిమిషం చూసి చెప్తాను మేడం చెప్తాను మేడం సెవెన్ ఏడుగురు అంటున్నారు కాబట్టి ఒక పదివేలు పడుతుంది మేడం మీరింకా అక్కడ స్టే చేస్తారా సరే మేడం అయి అయితే పదివేలు పడుతుంది మేడం మీరు రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి ఎనిమిది వెలకి ఎనిమిది వేలు పడుతుంది మేడం మీకయితే ఇంక ఓకే మేడం మీకు చూపిస్తారు మేడం మీకు కా మిని బస్ అవైలబుల్గా ఉంది మేడం ఓకేనా సరే మేడం పెట్టండి మీకు కార్ డీటైల్స్ కార్ డ్రైవర్ డీటైల్స్ పెడతాం మేడం మీకు సరే మేడం మీకు సరే సరే మేడం మీకు రెస్టారెంట్లో రూమ్స్ హోటల్స్లో రూమ్స్ ఏమైనా కావాలా మేడం ఎన్ని రోజులు స్టే చేస్తారు మేడం సరే మేడం మేము చూసి చెప్తాము మామూలుగా అయితే ఎనిమిది వేలు పడుతుంది ఎన ఎనిమిది వేలు పడుతుంది మేడం